టెలివిజన్లోని మీకు మాకు ఇష్టమైన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి కానీ నాకు సంబంధించిన టెలివిజన్ కార్యక్రమం చాలా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ చాలా తే టెలివిషన్స్లో వస్తాయి సాయంత్రం నుంచి మనకి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి మనకు తెలిసినవి కొన్ని ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకా ఢీ జోడి ఇంకా సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఇంకా మనకి షోస్ డిఫరెంట్ డిఫరెంట్ షోస్ చిన్న పిల్లలవి పెద్ద పిల్లలవి యూత్కి సంబంధించిన కార్యక్రమాలు ఛానల్స్ అంటూ చాలా టెలివిజన్స్లో వస్తాయి కానీ మనకు నచ్చిన భాషలో కూడా ఉంటాయి వేరే వేరే భాషలో కూడా ఉంటాయి మనకు వచ్చిన భాషలో కూడా ఉంటాయి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి కానీ మనం తెలుగు వా మాట్లాడుతాము కాబట్టి మనం తెలుగులో వచ్చిన ఛానల్స్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని మనం చూస్తూ ఉంటాము తెలుగులో చాలా విచిత్రమైన ఇంకా చాలా కామెడీగా ఉన్నా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కొన్ని ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ జబర్దస్త్ కానీ చాలా చాలా నవ్వుగా నవ్విస్తూ ఉంటారు అందులో ఉన్న ప్రేక్షకులనే అందరిని నవ్విస్తూ ఉంటారు అక్కడ క్యాండిడేట్స్ అక్కడ ఉన్న వారు ప్రతీ ఒక్కరినీ నవ్వించడానికి చాలా స్కిట్స్ వేస్తూ ప్రతీ ఒక్కరినీ ఆనందింపజేస్తూ ఉంటారు అందులో చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పార్టిసిపేట్ చేస్తూ ప్రతీ ఒక్కరిని కామెడీగా కామెడీ చేయిస్తూ కామెడీ చేయిస్తూ అందరినీ కూడా సంతోషి సంతోష పెడుతూ ఉంటారు బాధల్లో ఉన్న వారికి కానీ దుఃఖంలో ఉన్న వారికి కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ఈ జబర్దస్త్ చూడటం ద్వారా వారు చాలా ఆనందంగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్లో చాలా మరి వివిధ రకాల సంబంధించిన టాపిక్స్ పైన వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు కామెడీ కానీ మరి ఏదైనా డాన్స్ కానీ వారు వారికి వచ్చిరాని డాన్స్తో వారికీ వచ్చిరాని పలకడం మాటల ద్వారా వారు ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వారిని అందరినీ నవ్విస్తూ ఉంటారు వారి సంతోషం కూడా అందరిని నవ్వించడానికే వారు కూడా అనుకుంటారు ఈ ఎంటర్టైన్మెంట్లో కొన్ని స్కిట్స్ వేస్తూ ఉంటారు దాంట్లో వారి గెటప్స్ కానీ వారి వేషధారణ వేషధారణ కానీ మంచిగా చూడటానికి నవ్వుగా ఉంటుంది నవ్వు అనిపించేలాగా వారు వేషధారణ చేస్తారు వారు ఆడవాళ్ళ వేషం కూడా వేసుకుంటారు ఈ ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో కూడా మనకి ఎక్స్ట్రా జబర్దస్త్తో పాటు మనకి జీ డీ జోడి కానీ సీరియల్స్ కూడా ఉంటాయి ఈ ఢీ జోడిలో మనకి క్రొత్త క్రొత్త కాన్సెప్ట్తో ఉన్న డాన్సస్ కానీ చేస్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూడా మన జోడి ఛానల్లో ఎంటర్టేయిన్మెంట్ ద్వారా మనకి డాన్స్ చేస్తూ ప్రతీ ఒక్కరిని మరి పులకరింపజేసే లాగా వారి వైపు ఆకర్షించుకునే లాగా వారు మనలని మనల్ని కుచ్చు ఉంచుకుంటారు వారి వారు చేసిన డాన్స్ ద్వారా మనం ఆకర్షితులమై వారి వైపు చూస్తూనే ఉంటాము ఎంటర్టైన్మెంట్ అనేది మనలని మన ఉన్న పరిస్థితుల నుంచి మనలని బయటికి తీసుకు వెళ్ళేది ఈ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఎందరో మరి క్రొత్త క్రొత్త కాన్సెప్టులు నేర్చుకుంటారు క్రొత్త క్రొత్త డాన్స్ నేర్చుకుంటారు ఈ ఎంటర్టైన్మెంట్ ద్వారా మనకి జడ్జెస్ జడ్జెస్ కూడా కామెడీ చేస్తూ ఉంటారు అలాగే జడ్జ్ చేస్తూ ఉంటారు అలాగే ఎంటర్టైన్మెంట్ జోడి విషయంలో చూస్తే మనకి పార్టిసిపేషన్ చాలా మంది ఉంటారు వారి మధ్యలో కాంపిటీషన్స్ ఉంటాయి వారు ఒకరిని మించి ఒకరు చాలా బాగా అద్భుతంగా మనకి స్కిట్స్ చేస్తూ కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ కూడా ఇష్టం ప్రతీ ఒక్కరిని మైమరిచేలాగా వారు మన పైన చాలా విచిత్రంగా మరీ విచిత్రమైన కొరియోగ్రఫీ చేస్తూ ఆశ్చర్యపరిచే విధంగా వారు డాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా చాలా ప్రాక్టికల్గా చేయని కూడా వారు చేస్తూ మారి మరి డాన్స్తో మనలని మైమరపిస్తూ మైమరపిస్తూ ఉంటూ ఉంటారు కానీ అందులో కొన్ని చేయకూడనివి కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి తెలిసిన సీరియల్స్ కూడా సీరియల్స్ విషయంలో చాలా పెద్ద ఛానల్ ఉంటుంది ఛీ సీరియల్స్ అయితే మూడు గంటలు పాటు నాలుగు గంటల పాటు కొన్నిసార్లు అయితే రోజంతా నడుస్తూ ఉంటాయి ఈ సీరియల్స్ సీరియల్స్ ఈ సీరియల్స్ పెద్దవారిని మొదలుకొని చిన్నవారి వరకు ఈ సీరియల్స్ని చూస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు ఈ సీరియల్స్లో సీరియల్స్ కానీ వాస్తవిక సంబంధాల గురించి కానీ కుటుంబ సంబంధాల గురించి కానీ పరిస్థితుల గురించి కానీ వాస్తవంగా జరుగుతున్న ప్రతీ ఒక్కటిని వారు ఆ సీరియల్ రూపంగా చేస్తూ ఉంటారు సీరియల్స్లో చాలా ఉచితంగా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకునే విధంగా వారు మనకి సీరియల్స్ రూపంలో మనకి చూపిస్తారు కుటుంబం గురించి కానీ ఇంకా ఆప్యాయంగా ఆత్మీయంగా మంచితనంగా మరి ఎలా ఉండాలో ఒకరికి సహాయం చేసే విధంగా ఎలా జీవించాలో కూడా చూపిస్తారు దాంతో పాటు ఇంకా మనకి చేయని చూడని చేయకూడని పనులు కూడా ఎలా చేయకూడదు ఇది చేయడం వల్ల ఎలాంటి కారణాలు ఉంటాయో కూడా మనకి తెలిసేలాగా వారు చేస్తూ ఉంటారు కానీ సీరియల్స్ చాలా పెద్ద ఛానల్ ఇదీ ప్రతీ ఒక్కరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది వారు ఇచ్చే ఎఫెక్ట్స్ ద్వారా వారిచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా ప్రతీ ఒక్కరూ దానికి ఆకర్షితులై సీరియల్స్ చాలా ఆతృతంగా చూస్తూ మరీ సీరియల్స్ విషయంలో చాలా ఆతృతగా ఉంటారు సీరియల్స్ టైం కాకముందే కొంతమంది ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోసం ముందుగానే ప్రతీ ఒక్కటి సిద్ధం చేసుకొని ఇంట్లో సీరియల్స్కి రెడీగా కూర్చొని వారు ప్రతీ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటూ సీరియల్స్ని చూస్తూ ఉంటారు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ విషయాలు కూడా ఉంటాయి ఈ ఎంటర్టైన్మెంట్లో కార్యక్రమాలు చర్చలో కామెడీ పోస్ట్లు కూడా సీరియల్స్లోనే ఉంటాయి కామెడీ కూడా వాళ్ళే చేస్తారు ఇంకా డాన్సులు కూడా చేస్తారో సీరియల్స్లో యాక్టింగ్ చేస్తారు సినిమాలు తీస్తారు అదే సీరియల్స్లో చాలా విశేషాలు చాలా బయట లోకంలో జరిగే ప్రతీ విషయం తెలుసుకొనే అవకాశం ఈ సీరియల్స్లో కూడా ఉంటుంది మనకి దాంతోపాటు మనకు ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది ఈ సీరియల్ ఈ సీరియల్స్ వల్ల చాలా మందికి ఆదాయం కూడా వస్తుంది యాక్ట్ అందులో చేసిన యాక్టింగ్ ద్వారా చాలామంది చాలా కుటుంబాలు పోషింపబడతాయి సీరియల్స్ వల్ల ఈ కామెడీస్ వల్ల ఈ దానివల్ల దానికి సాయం చేస్తున్న ప్రతీ ఒక్కరికి కూడా ఆదాయం వస్తుంది అలాగే ఈ సీరియల్స్ ఈ కామెడీ ప్రతీ ఒక్కరిని అల్లి నవ్వించడం ద్వారా ఎంటర్టైన్ చేయడం ద్వారా ప్రతీ ఒక్కరు కూడా చాలా ఇష్టంగా మంచిగా సీరియల్స్ని చూస్తూ కామెడీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వారి వీకెండ్స్ అంతా చాలా ఇష్టంగా గడుపుతూ ఉంటారు నవ్వు నవ్వుకొంటూ ఉంటారు ఇది ప్రతీ ఒక్కరూ చూస్తారు మన తెలుగు భాషలో కానీ హిందువులు కానీ ఇంగ్లీష్లో మాట్లాడే వారు కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చాలా ఉంటాయి మూవీస్ కూడా ఉంటాయి మనకి ఇప్పుడు కొత్తగా ఓటిటిస్ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి ప్రైమ్ వీడియోస్ కానీ యూట్యూబ్ కానీ డిస్నీ కానీ వీటిలో కూడా మనకి ఎనీ టైం ఎనీవే ఎలాంటిది కామెడీస్ ఛానల్స్ కూడా ఉంటుంది మనం యూస్ చేసుకోవడానికి మనం చూసి ఆనందించడానికి కూడా ప్రతీ ఒక్కటీ ప్రతీ ఒక్కరికీ ఆనందపడేలాగా ఉంటుంది అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని చూసి చాలా మంది రియల్ లైఫ్లో కూడా కామెడీగా చేస్తూ ప్రతీ ఒక్కరిని అనుభ నవ్విస్తూ ఉంటారు దీని కారణం ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అలా చాలా మంది ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రతీ ఒక్కరు సంతోషిస్తూ ప్రతీ ఒక్కరిని చూస్తూ ప్రతీ ఒక్కరు ఆనందంగా ఉంటూ ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు చాలా బాగా ఉంటుంది అని అందరూ చెప్పుకుంటారు ఎంటర్టైన్మెంట్ చూసిన తరువాత కూడా ఈ ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు క్రొత్త ఎపిసోడ్స్ కానీ క్రొత్త ఛానల్స్ కానీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు ఎంటర్టైన్మెంట్స్ గురించి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కొన్ని ప్రాక్టికల్ మనుషులలో మధ్య కూడా చేసి మనుషులని ఆకర్షిస్తూ ఉంటారు ప్రతీ ఒక్కరు ఎంటర్టైన్మెంట్స్ ద్వారా చాలా అనుమతులు పొందుతారు దీంతో మనకి చాలా మంచి కంక్లూషన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్స్ చూడటం వల్ల మన హెల్త్ బాగుంటుంది అలాగే మనం మంచిగా ఉంటాము మనం నవ్వుతూ ఉంటాము మనం ఏదైనా ఫీలింగ్లో మళ్ళీ బాధపడుతున్నప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ చూడటం వల్ల మన బాధ మన ఫీలింగ్స్ కూడా మంచిగా అయిపోతాయి అందరూ అందరినీ మనం నవ్విస్తూ ప్రతీ ఒక్కరిని మనం సంతోషంగా ఉంచే విధంగా ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉపయోగపడతాయి ఎన్నో బయట జరిగే లోకంలో జరిగే ప్రతి ఒక్కటిని మనం తెలుసుకునే అవకాశం కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మనకు ఇస్తుంది